చెప్పండి సార్ ఓకే ఏ యే ప్లేసెస్ చూడాలనుకుంటున్నారండి వైజాగ్ చూడాలా అదే వైజాగ్లో అయితే మనకొచ్చేసరికి అరకు ఉందండి పటికా వాటర్ ఫాల్స్ వంజంగి పాలే పాడేరు ఇవన్నీ ఉన్నాయి మీకు అందులో ఏ అంటే అవే కాకుండా మన వైజాగ్ బీచ్ కానీ ఇలాంటివి భీమిలీ బీచ్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ఎన్ని ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు లేదా మొత్తం సిటీ మొత్తం చూడాలనుకుంటున్నారా ఓకే అన్నింటిని చూడాలనుకుంటున్నారు ఎంత మంది వస్తున్నారండి ఓకే త్రీ మెంబెర్సా అంటే పర్ పర్సన్కి ఫైవ్ థౌజండ్ అలా తీసుకుంటున్నామండి మేము అంటే ఫుడ్ అకామొడేషన్ అన్నీ మావే మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే మొత్తం ప్లేసెస్ అన్నీ చూపించి మళ్ళీ కిలో ఫుడ్ ఫుడ్ మేమే పెడతామండి అంటే మేమే అకామొడేషన్ చూసుకుంటాం ఎందుకంటే మాకు అరకులో మాకు హోటల్ కూడా ఉంది అక్కడే మీకు అకామొడేషన్ అవి ఇప్పిస్తాము వైజాగ్లో మాత్రం ఫుడ్ అకామొడేషన్ మీరు చూసుకోవాలి ట్రావెల్ వరకూ మా క మేము చూసుకుంటాం మళ్ళీ ఇంకోకటి ఏంటంటే అండి ఇక్కడ వైజాగ్ అరకు కాకుండా ఇంకా సపరేట్గా మీకు ఎక్కడికైనా తీసుకెళ్ళమంటారా అండి విజయనగరం కానీ ఇంకేమైనా చూడాలనుకుంటున్నారా

ఓకే అండి ఓకే ఆ టెంపుల్ కూడా చూపిస్తామండి అయితే మీకు ప్లాన్స్ అవన్నీ అంటే మీరు త్రీ మెంబెర్స్ అంటున్నారు కాబట్టి మీకు ప్రతి ప్లాను మీకు వాట్సాప్ చేస్తానండి అంటే పొద్దున్నే ఏం చూడాలి మధ్యాహ్నం ఏం చూడాలి అని దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఆ ప్లాన్లో ఏమైనా చేంజ్ కావాలంటే మేము అప్డేట్ చేస్తాము ఇంకా ఏమైనా ఓకే అండి థ్యాంక్ యూ అండి